హలో మేడం ఓకే మేడం ఓకే మేడం మేము పెయింటింగ్ వాళ్ళమే మేడం ఎన్ని రూములకి పెయింటింగ్ వ వేయాలి మేడం ఉన్నాయి మేడం ఏ రంగు మళ్ళీ ఎంత క్వాంటిటీలో కావాలో చెప్తే మేము ఆ కలర్ తీసుకొస్తాం మేడం ఓకే మేడం టు పర్ డేకి మేము ఇద్దరొస్తాం మేడం ఒక్కొక్కరికి థౌజండ్ అవుతుందిమేడం ఓకే మేడం ఎప్పుడు ర రా ఎప్పుడు రమ్మంటారు మేడం ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం